నాకు ఇష్టమైన కోర్ట్ విజయం అంటే గెలవడం మాత్రమే కాదు ప్రయత్నించడమే నిజమైన విజయం ఈ కోర్ట్ నాకెందుకు ప్రీతి ధ్యాన్నిస్తుందంటే ఇది ప్రయత్నానికి గొప్ప ప్రాముఖ్యతను తెలిజేస్తుంది మనం విజయాన్ని తక్షణమే పొందకపోయినా ప్రయత్నించడం ద్వారా అనుభవం పెరుగుతుంది మన సామర్ధ్యం మెరుగవుతుంది కాబట్టి ఇది నాకు ప్రేరణ ఇస్తుంది ఈ కోర్ట్ నాకెంతో ప్రేరణ ఇస్తుంది ఎందుకంటే మన జీవితంలో అనేక సార్లు కష్టాలు సమస్యలు ఎదురవుతాయి కానీ వాటిని అధిగమించడం ద్వారా మనం మరింత బలంగా తెలివిగా మారుతాం ఇది నన్ను ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తుంది